నమస్తే సార్ నేను సుధీర్ వాళ్ళ మేనేజర్ని మాట్లాడుతున్నాను చెప్పండి సార్ సార్

మా ఆ ఆ చెప్పండి సార్ సార్ నేను అయితే చెప్తున్నాను సార్ వాడిని చదవమని కానీ వాడు చదివే దాంట్లో కొంచెం ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నాడు సార్

సార్ వాడు ఆటల్లో చూపించే శ్రద్ద ఈ చదువులో చూపించలేకపోతున్నాడు సార్ అదే సార్ నేను చాలా సార్లు చెప్పడాన్ని బట్టే జరిగింది సార్ కానీ వాడు నా మాట వినకుండా ఇలా ఉంటున్నాడు సార్ సార్ ప్ర ప్రతీ దాంట్లో అయితే ప్రత్యేకంగా ఉండగలుగుతున్నాడు కాని ఈ చదువులో కాని కొంచెం తక్కువగా ఉంటున్నాడు సార్ నేను అయితే చదివించడానికి ప్రయత్నం చేస్తాను సార్